మేము వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ పాటించే ఆహారం సంబంధిత సాంప్రదాయాలు ఉన్నాయి ఎందుకంటే ఈ విశ్వంలో బతకాలంటే ఏదైనా ఒక నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి అదేవిధంగా మేము కూడా తినేటప్పుడు కొన్ని సాంప్రదాయాలు విశ్వాసాలు నమ్మకాలు ఉంటాయి కొన్ని కొన్ని మాసాలలో మేము పూర్తిగా నాన్ వెజిటేరియన్ని మానేస్తాం అవి ఏంటంటే చికెన్ కానీ ఫిష్ మటను ఏదైనా నాన్ వెజ్ సంబంధిత ఆహార పదార్థాలు మేము తీసుకోము ఎందుకంటే ఆ మాసాలలో మేము దైవభక్తితో ఉంటాము నాన్ వెజిటేరియన్స్ మాంసాహారాలు ఎలాంటి మాంసాహారాన్ని మేము ముట్టుకోము శాకాహారాలతో మేము కాలాన్ని గడుపుతాం ఎందుకంటే కొన్ని కొన్ని కాలాలు మాంసాహారము తినకూడదని సాంప్రదాయం మేము పెట్టుకున్నాము ఎందుకంటే మన హిందు సాంప్రదాయం కుటుంబం ఎంతో గొప్పది కాబట్టి ఈ విధంగా మేము కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు పాటిస్తాం ముఖ్యంగా శ్రావణమాసంలో కొన్ని కొన్ని మాసాలలో కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి కొన్ని కొన్ని హిందువుల రోజుల పండుగ రోజు మేము మాంసాహారాన్ని ఏటువంటి మాంసాహారాన్ని తీసుకోము ముట్టుకోము ఈ విధంగా కొన్ని కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు పాటిస్తాం అలానే ఏమైనా నైవేద్యం ఉన్నప్పుడు దేవుని ఆరగించేటప్పుడు ఆరగించే ఆరగించిన తర్వాత మేము తీసుకుంటాము ఏదైన్నా మన హిందుతత్వం హిందు వాహిని ధర్మం సనాతన్ సనాతన ధర్మం ప్రకారం కొన్ని కొన్ని పండుగలకి దేవుళ్ళకు మనం పాయసం పాలు అరటి పండ్లు మొదలైన పండ్లను కాయగూరలను దేవుళ్ళ ముందర ఆరగించిన తర్వాత మేము ఆరగిస్తాము ఈ విధంగా మన హిందు ధర్మంలో ఎంతోమంది సాంప్రదాయాలను పద్దతులను పాటిస్తు ఉంటారు కొన్ని కొన్ని సమయాలలో ఉపవాసాలు కూడా మేము ఉండే వాళ్ళం ఎందుకంటే దైవ భక్తితో కూడిన ఏ పని అయినా ముందుకు సాగుతుంది అదే నమ్మకంతో కొన్ని కొన్ని సార్లు మేము దైవభక్తితో ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా ఉండకుండా దైవభక్తితో దైవ ప్రార్థనలో ఉండి ఏమి తినకుండా మంచి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా కొన్ని కొన్ని సార్లు ఉంటాం ఇలా ఉండటం వల్ల ఆ దేవునిపై మా ఆ దేవుని పై ఉన్న భక్తి ఇంకా పెరుగుతుంది మేము అనుకున్న కార్యాలను కూడా నెరవేరుస్తాం ఈ విధంగా ఎంతో నమ్మకంతో మేము ముందుకు సాగుతాం అలా హిందు ధర్మంలో సనాతన ధర్మంలో మేము కొన్ని కొన్ని పాటిస్తు ఉంటాం ముఖ్యంగా ఆహార పదార్థాలలో కున్న కూడా చాలా కఠినంగా పాటిస్తాం ఎందుకంటే మన భారత దేశంలో హిందుతత్వం ఎంతో మెరుగైనది ఎంతో గొప్పదైనది ఈ భారతదేశం అటువంటి దేశంలో జన్మించడం జీవించడం మన అదృష్టం కావున కొన్ని కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు వాటిని మనం పాటిస్తు ఉంటే మనకు కూడా ఒక హిందుతత్వం అనేది లభిస్తుంది దీని ద్వారా మేము అప్పుడప్పుడు ఇలా చేస్తు ఉంటాం ఈ సాంప్రదాయాలు విశ్వాసాలు అనేవి మనకు ఎప్పటి నుంచో ఉండేయి ఉండేవి ఏదో మనకు మనకు అనుగుణంగా చేసుకున్నవి కాదు పురాతన కాలం నుంచి ఇవి దైవభక్తి అనే పేరుతో వచ్చాయి కావున దీనిమేము కూడా తప్పనిసరిగా పాటిస్తు ఉంటాం ముఖ్యంగా కొన్ని కొన్ని మాసాలలో మాంసాహారాన్ని దూరం చేసి శాకాహారులతో జీవిస్తు ఉంటాం ఈ విధంగా మేము మా పిల్లలతో కలిసి వాళ్లకు కూడా నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా విశ్వాసం అనేది సాంప్రదాయాల నుంచి వచ్చింది ఏదైనా ఒక పని జరగాలంటే విశ్వాసంతో ఉండాలి మనం ఆ విశ్వాసం లేకుంటే ఏ పని చేయలేం జరగదు కూడా ఈ విధంగా విశ్వాసంతో కలిగి మేము జీవిస్తు ఉంటాం ముఖ్యంగా శాకాహారులు తినేటప్పుడు మేము కొన్ని కొన్ని పద్దతులను కూడా పాటిస్తాము మాంసాహారం అనేది ఎక్కువగా భుజించము అది మాకు ఎందుకో తినబుద్ది కాదు కావున శాకాహారులకి ఎక్కువ మేం ప్రయారిటీ ఇస్తాం ఈ మాంసాహారంలో మాంసాహారం అనేది శరీరానికి అప్పుడప్పుడు మేలును కలిగిస్తుంది అప్పుడప్పుడు హానిని కలిగిస్తుంది శాకాహారాలు తిన్న వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు జీవిస్తు ఉంటారంట పెద్దలు చెప్తు ఉంటారు ఎందుకంటే శాకాహారంలో ఉండే ప్రోటీన్స్ ఖనిజ లవణాలు అవి మాంసాహారంలో ఎక్కువ ఉండవు మాంసాహారం తీసుకున్న వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు జీవించ జీవించలేరని ఎన్నో పుస్తకాలలో పురాణాల్లో ఉన్నాయి శాకాహారులకు మనం ఇచ్చే మనం ఇచ్చే స్థానం ముందర ఉండాలి కావున ఏదైనా ఒక పని చేసేటప్పుడు విశ్వాసం అనేది చాలా ముఖ్యం ఈ ఆహార సంబంధిత పదార్థాలలో సాంప్రదాయాలు విశ్వాసాలు అనేవి అతి ముఖ్యం ఎందుకంటే మనం సనాతన ధర్మం ప్రకారం సాంప్రదాయాల విశ్వాసాలు అనేవి మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారు ఆ ఆదరణలో మనం కూడా నడుచుకొని దాని ప్రకారం మనం కూడా పాటిస్తున్నాం మేమైతే ఏదైన ఒక పండుగ వచ్చినప్పుడు ముందుగా మాంసాహారాన్ని లేకుండా చూస్తాము ఆ తర్వాత దేవునికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండుకుంటాం పండ్లను కూరగాయల్ని బయటనుంచి తీసుకొచ్చి దేవునికి ఆరగిస్తాము ఈ విధంగా మేము సనాతన ధర్మం ప్రకారం ఎంతో భక్తితో విశ్వాసంతో ఉంటున్నాము ఏదైనా ఇంట్లో తెచ్చుకున్న వస్తువులలో దేవుని సంబంధించిన వస్తువులు కూడా తీసుకొస్తాము ఏదైనా చేసే పనిలో కూడా దేవునికి సంబంధించిన వాటిని కూడా అందులో ఉపయోగిస్తు ఉంటాం ఏ పని చేసినా మనం భక్తితో విశ్వాసంతో చేస్తేనే మనం ముందుకు సాగుతాం అదే నమ్మకంతో మేము కూడా ఏ పని చేసేటప్పుడు కూడా ఆ దేవుని భక్తితో దేవుని ఆరాధ్యతో మేము వేడుకొని పనులు మొదలు పెడుతు ఉంటాం ఏదన్నా మాకు ఐదు ఎకరాలు పొలాలు ఉన్నాయి అందులో ఏ పని చేసినా మేము దైవా ఆరాధ్యతతోనే దైవ ప్రార్థనతో చేస్తాము ముందుగా కొబ్బరికాయని కొట్టి ఏదైనా పనిని ప్రారంభిస్తాం ఇలాంటివి ఎన్నో సాంప్రదాయకమైన విశ్వాసాలతో కూడుకున్న పనులు ఉన్నాయి ఇంట్లో కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఒక పని మొదలు పెట్టగానే మాకు గుర్తు వచ్చేది దైవభక్తి ఆ దైవభక్తికి మేము ఆరగించిన తర్వాతే ఏదైన మేము పనులు మొదలు పెడతాం ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా విశ్వాసంతో ఈ సాంప్రదాయాన్ని వడి కట్టుకొని ఉంటున్నాం ఈరోజు ఇలాంటి సాంప్రదాయాలు విశ్వాసాలు మేము నమ్మితే రేపు రాబోయే తరంలో మా పిల్లలు కూడా నమ్ముతారు వాళ్ళకు కూడా మేము నేర్పిస్తు ఉంటాం ఇలా దైవ భక్తితో మనం కలిగి ఉండాలి ఈ విధంగా తినే ఆహారపదార్దాలలో కానీ చేసే పనులలో కానీ విశ్వాసం సాంప్రదాయాలతో కూడి ఉంటాం అన్నీ విధాలుగా సాంప్రదాయతత్వం సాంప్రదాయాలు అ నేవి ఉండే విధంగా చూసుకుంటాం మన పెద్దలు ఏదైతే మనకు నేర్పిస్తారో వాటిని మనం వాటిని మనం విని చేస్తే ఆ సాంప్రదాయాలు అలానే ఉంటాయి ఒక తరం నుంచి ఇంకో తరం వరకు వెళ్లేటప్పుడు ముఖ్యంగా మన సాంప్రదాయాలను మర్చిపోకూడదు ఆ సాంప్రదాయాలను మనం వేరే తరానికి నేర్పిస్తు ఉండాలి వాళ్ళకి చూపిస్తు ఉండాలి అలా చేయకపోతే ఒక తరాన్ని మనం ఏది పంచ లేక పోతున్నామనే బాధ ఒకటి మిగిలిపోతుంది అందువలన ఎవరైనా సరే మన సాంప్రదాయాన్ని మన విశ్వాసాన్ని ముందుతరాల వారికి పంచాలి తద్వారా సాంప్రదాయాల నుండి పేరుగుకుంటు పోతుంది ఈ విధంగా చేయండి ఈ విధంగా మేము తినేటప్పుడు వండేటప్పుడు కొన్ని ఆహార సంబంధిత సాంప్రదాయాలు పాటిస్తు ఉంటాం